హలో ఎవరమ్మా చెప్పమ్మా హలో ఏంటమ్మా చెప్పమ్మా ఎవరు చెప్పమ్మా ఏంటమ్మా ప్రోబ్లెమ్ ఏంటమ్మా

సరేనమ్మ అలాగేం లేదమ్మా మీ నాన్నగారు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నారమ్మా ఓకే ఓకే చెన్నైలో కూడా మన బ్రాంచ్ ఉంది దానికి నీ సర్టిఫికేట్స్ అన్నీ పంపించమంటావు అంతేనా అమ్మా నీ సర్టిఫికేట్స్ అన్నీ పంపించాలంటే నువ్వు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటీ నీ ఆధార్ కార్డు మీ మా మీ ఫాదర్ ఆధార్ కార్డు తీసుకుని మన కంప్యూటర్ సెక్షన్స్లో మ్యామ్కి క ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆవిడ చూసుకుంటారు సరేనా అమ్మా

అదే అదే అమ్మా అదే అమ్మా ఆధార్ కార్డులు జిరాక్స్లు అన్నీ తీసుకొని రా మేము అప్పుడు

అంతే అమ్మా

అది కంప్యూటర్ సెక్టర్ వాళ్ళు చెప్తారమ్మ మాకు తెలియదు స ఏవైనా పర్పస్సు ఏవైనా ఫీజు కట్టించుకోవాలంటే వాళ్ళు కట్టించుకుంటారు నీకు ఇంకేవైనా డౌట్స్ ఉంటే ఒకసారి మేడంని ఇంకో మేడం ఉన్నారు శిరీష మేడంగారు ఆ మేడంని కన్సిడర్ అయితే నీకు వివరంగా చెప్తారు సరేనా అమ్మా

సరేనమ్మ ఉంటాను చెప్పమ్మ అవునమ్మ అక్కడ మేము నీ సర్టిఫికేట్స్ అన్నీ కన్వర్ట్ చేస్తామమ్మా అది మన బ్రాంచే కాబట్టి ఏం పర్లేదు నీకు ఎడ్యుకేషన్ పరంగా నీకు మా మాత్రం కాంపిటిషన్ పెరుగుతుంది నువ్వు కొంచెం తెలివిగా చేసుకుని చదువుకోవాలి ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ ఓకే